నలభై ఆరు మూడు వందల తొంభై ఐదు ఐదు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల నలభై ఐదు